నేను నా వ్యాపారాన్ని ప్రోత్సాహించడానికి ఇంకా కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి లేదా కస్టమర్ల క్వయిరీస్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ డౌట్సు ఉంటాయి కదా నా బిజినెస్ మీద లేదా నా ప్రాడక్ట్స్ మీద అట్లాంటివి నేను కూడా వాళ్ళతోని మాట్లాడాలి నేను కూడా వాళ్ళకి చెప్పాలి కాబట్టి అందరికీ పాసిబుల్ అవ్వదు ఒకవేళ నాదొక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ కంపెనీ లేదా ఆన్లైన్ బిజినెస్ అనుకోండి అట్లాంటి టైంలో నేను అందరితోనూ మాట్లాడలేను అందరితోనూ లైక్ ఇంటర్యాక్ట్ అవ్వలేను అట్లాంటపపుడు నాకొక సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మంచి ఒక సోర్స్ అవుతుంది ఇది వరకు ఎట్లా అంటే కంపెనీలు బిజినెస్లు ఉన్నవాళ్ళు వాళ్ళు టీవీలల్లో యాడ్లు ఇచ్చేవారు లేదంటే ప్యాంప్లెట్లు ఇచ్చేవారు ఆ ప్యాంప్లెట్లల్లో ఎట్లా అంటే ఈ మా మా మా కంపెనీ ఇట్లా మా ప మా కంపెనీ మా ప్రాడక్ట్స్ కొనుక్కోండి ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్పేవాఋ అనమాట కాకపోతే నేనేం చేశానంటే ఇప్పుడు సోషియల్ మీడియా ఉంది కాబట్టి సోషియల్ మీడియాని ఖచ్చితంగా యూస్ చేసుకుంటాను కస్టమర్స్తోని కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను ఏంటంటే నా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అది నాకు మంచి ఆపర్చునిటీ అవుతుంది మంచి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అట్లాంటిది ఒకటి క్రియేట్ చేసుకుంటే నా పోస్ట్లు ఏమన్నా ఉన్నా ఏమన్నా నా బిజినెస్ గురించి ఏదైనా మా కస్టమర్స్కి చెప్పాలనుకున్నా కస్టమర్స్తో మాట్లాడాలనుకున్నా కూడా కస్టమర్స్ నాకు కామెంట్స్ చేయవచ్చు కస్టమర్స్ నాకు మెసేజ్ చేయవచ్చు కస్టమర్స్ నన్ను ఫాలో అవ్వచ్చు అండ్ చాలావరకైతే చాలా మంది కస్టమర్స్ నన్ను ఫాలో అయ్యేలాగా నేను చూసుకుంటాను ఎందుకంటే ఫాలో అయితే మనకి మంచి బిజినెస్ జరుగుతుంది లేదా మన బిజినెస్ గురించి అందరికీ తెలుస్తుంది కస్టమర్స్కి అందుకోసం కస్టమర్స్ ఎక్కువ ఫాలో అయితే మనకే ఎక్కువ మంచిది అందరికీ తెలుస్తుంది కదా మేము ఏమీ ఆఫర్సు ఉన్నా ఏదన్నా ప్రోడక్ట్ గురించి ఏదన్నా చెప్పాలనుకున్నా ఏదన్నా ఆఫర్ గురించి వాళ్ళకి తెలియజేయాలనుకున్నా ఏదన్నా వీడియో పోస్ట్ చేయాలనుకున్నా ఈ ప్రాడక్ట్ ఇట్లా ఈ ప్రాడక్ట్ గురించి ఇది ఈ ప్రాడక్ట్ గురించి ఎగ్జాంపుల్స్ ఇవి నేను ఇవి ఇవి నేను ఈ ఐటమ్స్ యూస్ చేస్తున్నా ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నా దీంట్లో అని చెప్పి నేను కొంచెం వాళ్ళకి చెప్పగలగవచ్చు దాని ద్వారా నాకు కొంచెం కస్టమర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కూడా నన్ను నన్ను నమ్మడం మొదలుపెడతారు అనమాట మనం చూడగానే ఏదీ నమ్మలేం కదా అందుకని నేను మంచి వీడియోస్ కానీ లేదంటే కస్టమర్స్కి అందుబాటులో ఉండేలాగా ప్రైజెస్ కానివ్వండి ప్రైజెస్ కానివ్వండి లేదంటే కస్టమర్స్కి అందుబాటులో ఉండేలాగా షాప్స్ కానీ స్టోర్స్ కానీ అట్లాంటివి సెలెక్ట్ చేసుకోవడం చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఏ ఎట్లాంటి ఆఫర్సు ఉన్నా ఎట్లాంటి ప్రాడక్ట్ సేల్ చేయాలనుకున్నా కొంచెం కస్టమర్స్కి నచ్చేలాగా సేల్ చేయవచ్చు అనమాట ఎందుకంటే కస్టమర్స్ కూడా వాళ్ళకొకవేళ నచ్చలేదు అనంటే వాళ్ళు మనకి చెప్ వాళ్ళు మనకి చెప్తారు ఇది ఇది బాలేదు కొంచెం ఛేంజ్ చెయ్యండి అని ఒక ఇంటెన్షన్తోని సో దట్ నేనప్పుడు నా మార్క్ ఏంటో నా రిమార్కేంటో నేను చూసుకుని ఛేంజ్ చేసుకోవచ్చు నాకది కూడా ఒక బెనిఫిట్ అవుతుంది అండ్ కస్టమర్స్తో కూడా నేను ఇంటర్యాక్ట్ అవ్వొచ్చు కస్టమర్స్తో కూడా నేను మాట్లాడొచ్చు సో దట్ నాకు సోషల్ మీడియా అనేది మంచిగా హెల్ప్ అవుతుందని నేననుకుంటున్నా